నమస్కారమండి మ్యానేజర్ గారు అది మీరు నాకు నైట్ షిఫ్ట్ వేశారు కదండి నైట్ షిఫ్ట్ కుదరట్లేదండి నాకు అసలు నాకు ఒంట్లో బాగోట్లేదండి నైట్ షిఫ్ట్ చేస్తుంటే కొంచెం ఏమైనా చూడగలరా పొద్దున్న షిఫ్ట్కి చూసేటట్టు అంటే నైట్ నైట్ షిఫ్ట్ చేస్తుంటే నాకు ఒంట్లో బాగోట్లేదు పైగా ఇంకా చాలా ఇంట్లో కూడ ఒక్కళ్ళే ఉంటున్నారు అండి మా పిల్లలు వాళ్ళందరూ కొంచెం చూడండి నైట్ షిఫ్ట్ వల్ల నాకు ఇంకా ఈ నెలంతా చేయాలంటారా నేను మిమ్మల్ని ప్రాదేయపడుతున్నానండి కొంచెం చూడండి నైట్ షిఫ్ట్లు నా వల్ల కావట్లేదండి ఒక్క పోని వారం ఒక్క చేస్తే నెక్స్ట్ వారం నుంచి చేస్తారండి పొద్దున్న షిఫ్ట్కి వేస్తారా అండి చెప్పండి నా ఇప్పుడు నాకు అసలు నాకు ఇప్పుడికే అసలు బాగా చేయటం వల్ల నాకు కళ్ళు అవన్నీ బాగా నొప్పి వస్తున్నాయి అండి నైట్ అంతా మెలుకునుండే సరికి నా ఒంట్లో కూడ అసలు బాగోట్లేదండి చాలా ధన్యవాదాలండి ఎలాగుంటుందండి నేను చేసేది ఎలాగుంటుందండి మీరేమైనా అనుకుంటున్నారా అండి అడిగినందుకు మీరేమైనా అనుకుంటున్నారా అండి ఇలా అడిగినందుకు అంటే నాకు ఒంట్లో బాగోట్లేదు అనే అండి మళ్ళి ఇంట్లో పిల్లలు కూడ ఒక్కళ్ళే ఉంటున్నారండి అందుకనే సరేనండి సరేనండి ధన్యవాదాలండి